చిత్తూరు జిల్లాలో వాతావరణ పరిస్థితుల గురించి నేను తెలియజేస్తాను చిత్తూరులో చాలావరకు ఎక్కువగా ఎండలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది రాయలసీమ ప్రాంతం కాబట్టి ఎక్కువ వేడి అనేది కూడా చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది ఎక్కువగా పడితే వర్షాలు ఎక్కువగా పడుతుంది ఎండలు ఉంటే ఎండలు కూడా ఎక్కువగా ఉంటుంది మంచు కాలం అయితే మంచు కూడా ఎక్కువగా ఉంటుంది అన్నీఇక్కడ వాతావరణం పరిస్థితులు అనేటివి చాలా ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత పరిస్థితి ఏంటో కూడా ఎప్పుడు థర్టీ సెవెన్ డిగ్రీస్ సెల్సియస్ కు తగ్గకుండా ఉష్ణోగ్రతలు అనేటివి ఉంటుంది కఠినంగా వేసవి కాలంలో అయితే మార్చి ఏప్రిల్ నెలల్లో అయితే చాలా కఠినంగా ఉంటుంది ఈ వేసవి సమయంలో పిల్లలు పెద్దలు అసలు తట్టుకోలేకపోతున్నారు వరదలు అనేటివి ఎక్కువగా రాదు ఇక్కడ ఎందుకంటే సముద్రాలు నదీ ప్రాంతాలు ఇక్కడ లేవు కాబట్టి వరదలు అనేటివి ఉండవు కరువు ప్రాంతం అంటే వస్తే వర్షాలు ఒక్కసారిగా ఎక్కువగా వస్తుంది లేదంటే అసలు వర్షాలు లేకుండా పోతుంది కొండ ప్రాంతాలు కాబట్టి కరువులు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కఠినమైన శీతాకాలం అంటే ఎక్కువగా మంచుపడడం అనేది కూడా జరుగుతుంది ఆ మంచు ఎక్కువగా ఎప్పుడైతే ఉంటుందో చాలావరకు చలి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ చలికి చాలామంది వయసు అయిన వాళ్ళు ముసలి వాళ్లు చనిపోవడం కూడా జరుగుతుంది ఇది యొక్క రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ వేడి ఉంటుంది ఎక్కువ శీతాకాలంలో ఎక్కువ మంచు ఉంటుంది ఎక్కువ వర్షాలు ఉంటుంది ఆ విధంగానే కరువు కూడా సేమ్ ఎంత ఏ విధంగా ఉందో అదే విధంగానే కరువు కూడా అంత ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మన యొక్క చిత్తూరు జిల్లాలో వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉంటాయని మీకు నేను తెలియజేసుకుంటున్నాను